మ్యాడం రమ్య రెసిడెన్సి నండి మ్యాడం అంటే మేమిలగా హైదరాబాద్లో ఉంటాము అంటే మేం ఈ దసరాకి ఇలా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆంధ్రా రావాలని అనుకుంటున్నాము అంటే మా మా చుట్టాలిక్కడ దసరా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అందుకు మేము ఇలాగ ఆంధ్రప్రదేశ్ రావాలని అనుకుంటున్నాము మ్యాడం ఇలాగ టెన్ డేస్ బ్యాకి అంటే అక్కడ ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సో అందుకే మేం ఇక్కడికి వస్తున్నాం మ్యాడం లేదు మ్యాడం అందుకే మేము ఆ కాకినాడ వచ్చేస్తాం మ్యాడం మేం డైరెక్టు అంటే కాకినాడ నుంచి మాకు వేరే అలాగా కాకినాడ వ ఒక ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ రాజమండ్రిలో ఒక ఫైవ్ డేస్ ఉంటాం మ్యాడం ఇది అదొకటేనా మ అయితే ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ఫెస్టివల్ అదే కదా మ్యాడం ప్రస్తుతం జరుగుతుంది అది అంతే మ్యాడం దాని గురించే అండి అంటే అయితే ఎప్పడు రావొచ్చు మ్యాడం అది ఎ ఎప్పట్నుంచి ఎక్కడ మాములు ఫెస్టివల్ జరుగుతుంది మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఇది టోటల్ గా మేము ఫోర్ మెంబర్స్ వస్తాం మ్యాడం ఈ ఫోర్ మెంబర్స్ కి మాకు ఇలాగ తి తిప్పితే సరిపోద్ది మ్యాడం అకామిడేషన్ కాని ఏం అక్కర్లేదు ఓన్లీ మాకు ఫెస్టివల్ కి మాముల్గా మమ్మల్ని ఎక్కడెక్కడా బా బాగుంటుందని చెప్తే సరిపోద్ది మ్యాడం మాకు అవును మ్యాడం అవును మ్యాడం ఈ టెన్ డేస్ మా మా దగ్గరే ఉండల్ల మ్యాడం అండ్ మళ్ళీ మేము ఇలా రాజమండ్రికి ఇంకా లాస్ట్ వచ్చి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో దింపేస్తే మేమింకలాగే వెళ్ళిపోతాం మ్యాడం ఫ్లైట్ ఎక్కేస్తాం ఓకే నండి అహ లేదు మ్యాడం అంటే మొత్తం అకామిడేషన్ గట్ట మేమిస్తాము డ్రైవర్ కి మేం చూసుకుంటాం మ్యాడం డ్రైవర్ కి ఈ టెన్ డేస్ మా దగ్గరుంటే సరిపోద్ది మ్యాడం కారు డ్రైవరు మా దగ్గరుంటే సరిపోద్ది అవును మ్యాడం ఓకే మ్యాడం ఓకే థ్యాంక్ యూ మ్యాడం